చదువు జీవితంలో చాలా ముఖ్యము చదువుకున్న వారు చాలా తెలివిగా ఆలోచిస్తారు ముందడుగు వేస్తారు మనకేం కావాలి అనేది ఒక ఆలో అవగాహనతో ముందుకు వెళ్తారు చాలా వాటికి ఒకరి మీద ఆధారపడకుండా సొంతంగా నిలబడ్డం నేర్చుకుంటారు పదిమందిలో మాట్లా మాట్లాడం వస్తుంది ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడ అక్కడ విషయాలు తెలుసుకోవడానికి చదువుకున్న వాళ్ళకి తొందరగా అవుతుంది అదే చదువు లేకపోతే చాలా కష్టము ఏం తెలుసుకోవాలన్నా పక్కవాళ్ళ మీద ఆధారపడి ఉండాల్సి ఉంది ఏదన్నా తె ఏమన్నా చదవాలన్నా కూడా పక్కవారిని అడిగి చదివి తె వినా వినాల్సొస్తుంది అలాంటివి చాలా ఉంటాయి చదువుకోవడం చాలా ముఖ్యము ఎదగ మా మారుతున్న మన ప్రపంచంలో చదువుకుంటేనే మనం ముందుకు వెళ్ళగ వెళ్ళలుగుతాము చదువుకోకపోతే ముందడుగు వెయ్యలేకపోతాము చదువు చాలా ముఖ్యము చదువు అనేది ఒక మనిషి జీవితంలో ముందడుగు ఉంటుంది చదువుకుంటే మనం మన తెలుసుకోవాల్సిన విషయాలు తెలి తెలియని విషయాలు చాలానే తెలుసుకోవచ్చు ఒక ఒక మనిషి మీద ఆ ఆధారపడి బతకాల్సిన అవసరం ఉండదు మనకు సొంత కాళ్ళ మీద మనం నిలబడి మనకేం కావాలనుకుంటే అది మనం తీసుకోవచ్చు చదువు వల్ల చాలా వస్తాయి డబ్బు వస్తుంది మర్యాద వస్తుంది చాలానే వస్తాయి చదువుకున్నవారికి విలువ కూడా ఉంది చదువుకున్న వారికి జా ఉద్యోగాలు చేసే వారికి విలువిస్తారు అంటే చదువుకోకపోతే తీసి పడేస్తారు వ్య విలువివ్వరు వారిని అంతగా పట్టిచ్చుకోరు చదువుకోకపోతే ఇంట్లో పనులు చేసుకోవడానికి తప్పతే దేనికీ పనికి రాము చదువుకుంటేనే అన్నింటికీ ఉంటాము చదువుకున్నవారికి వ విలువిస్తారు చదువుకున్న వారికే వ్యా మనం పద్ధతులు అన్నీ తెలుస్తాయి ఏఏ ప్రాంతంలో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఏం చెయ్యాలి అని చదువుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి